పంది మాసం గాడిద మాసం చికెను చికెన్ ఫ్రై మటన్ మటన్ ఫ్రై చికెన్ చికెన్ గోంగూర చికెన్ కబాబ్ చికెన్ పకోడీ చికెన్ వింగ్స్ చిల్లీ చికెన్ గ్రీన్ చికెన్ చికెన్ మంచూరియా మటన్ మటన్ బోటీ మటన్ కర్రీ మటన్ ఫ్రై మటన్ బిర్యానీ ఫిష్ చాపల కూర చాపల ఫ్రై పీతలు పీతల ఫ్రై పీతల కర్రీ వెజిటేబుల్ సాంబారు పప్పు వంకాయ ఇగురు వంకాయ ఫ్రై దొండకాయ దొండకాయ ఫ్రై దోసకాయ దోసకాయ కర్రీ దోసకాయ పచ్చడి వంకాయ వంకాయ కూర మునక్కాయ మునక్కాయ ఇగురు మునక్కాయ పచ్చడి లీవ్స్ తోటకూర తోటకూర పచ్చడి తోటకూర పప్పు గోంగూర గోంగూర పచ్చడి గోంగూర పప్పు బచ్చల కూర చుక్క కూర కొత్తిమీర